పన్నెండు ఐదు రెండు వేల మూడు ఐదు ఏడు రెండు వేల నాలుగు పదిహేడు ఎనిమిది రెండు వేల రెండు పన్నెండు నాలుగు రెండు వేల ఒకటి